మా గ్రామంలో చిన్మాపు చిన్న లైబ్రరీ ఉంది అందులో నాకు పురాణలు పుస్తకాలు చదవడం చాలా ఇష్టం పురాణాలు కోసం తెలుసుకోవడం వా వాటిలో ఆ గ్రంథాలల్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం అందుకని నేను ఎక్కువ పురాణాల పుస్తకాలు చదువుతూ ఉంటాను లైబ్రరీలో అనేక పుస్తకాలు దొరుకుతూ ఉంటాయి ఈ గాంధీజీ గారి యొక్క జీవిత చరిత్ర వంటి పుస్తకాలు కూడా నాకు చాలా ఇష్టం అలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క పుస్తకాలు కూడా చదువుతూ ఉంటాను లైబ్రరీ అంటే ప్రశాంతంగా ఉండే ప్రదేశం అక్కడ చదవడానికి నాకు చాలా ఇష్టం అన్ని రకాల పుస్తకాలు అక్కడ దొరుకుతాయి నాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం